మన ఆంధ్రప్రదేశ్లో అయితే క్రీడా మైదానాలు అనేవి వైజాగ్లోను విజయవాడ లోనూ మంగళ గిరిలోనూ నాకు తెలిసి ఉన్నాయండి అదేంటంటే వైజాగ్లో అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియమ్ అండీ అందులో అయితే ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు వేల వరకు కుర్చోని మనం క్రికెట్ అనేది చూడచ్చు అంత బాగుంటుంది అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి అలాగే మనకిక్కడ దగ్గర్లోని గుంటూరు డి డిస్టిక్కి దగ్గరలో మంగళగిరి దగ్గర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియమ్ అనేది కూడా ఉందండి ఇదైతే చాలా బాగుంటుంది ఇ అమరావతి ఇంటర్నేషనల్ స్టేడియమ్ అనమాట ఇది సిట్టింగ్ వచ్చేసి ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై వేలకు మంది ప్రేక్షకులకు కూడా చూ చూడచ్చు దీన్ని అంత బాగుంటుంది అలాగే ఇక్కడ ఇందిరా గాంధీ స్టేడియమ్ అనేది విజయవాడలో ఉంటుంది ఇక్కడ కూడా కార్యక్రమాలు క్రికెట్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలా మంది క్రికెటర్స్ కూడా రావటం జరుగుతుంది ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ దగ్గరలో చిన్న మైదానలనేవి కూడా ఉంటాయి ఇంకా నాకు తెలిసి కాకినాడలో అయితే జేఎన్టీయుకె ఇలాంటి మైదానాలు కూడా ఉంటాయి